ఆంధ్రప్రదేశ్లో విస్తృత శ్రేణి విశ్రాంతి కార్యాకలాపాలు అందించే ప్రధాన వినోద కేంద్రాలు చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ పబ్బులు క్లబ్బులలో కూడా విశ్రాంతి తీసుకోవడానికి ప్రజలు వెళ్తూ ఉంటారు శ్రీ రామయ్య మెస్ విహార రోబో రెస్టారెంట్ రాజు గారి రుచులు విహార రోబో రెస్టారెంట్లో మనము కూర్చుంటే చాలు మనకి ఆహారాన్నిపెట్టడానికి రోబోలే ఆహారాన్ని వారి యొక్క చేతులతో తీసుకొని వచ్చి మనకి మన టేబుల్ పైన పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది రామయ్య మెస్లో కూడా ఆహారం చాలా రుచిగా ఉంటుంది ఇంకా రాజు గారు రుచులలో బిర్యాని అయితే చాలా అద్భుతమైన అభిరుచి కలిగి ఉంటుంది షాపింగ్ మాల్స్లో రెస్టారెంట్లో పబ్బులు క్లబ్బులలో ప్రతిరోజు మనుషులు ప్రజలు చాలా రకములైనటువంటి యువత కూడా రోజు అక్కడికి వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది అదికూడా సాయంత్రం నుండి రాత్రి సమయంలోనే అధికమైన ప్రజలు అక్కడికి వెళుతూ ఉంటారు ఎందుకంటే తెల్లవారి నుండి సాయంత్రం వరకు వారి యొక్క ఉద్యోగాలలో వారు చాలా బిజీగా ఉండడం వల్ల ఆ సమయం దొరకకపోవడం వల్ల సాయంత్రం నుండి మాత్రమే వారు ఖాళీ సమయం దొరికి అక్కడుకు వెళ్లి చాలా బాగా సంతోషంగా గడుపుతూ ఉంటూ ఉంటారు అంతేకాకుండా వినోద కేంద్రాలు లాంటివి అంటే స్టాండ్ అప్ కామెడీలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది ప్రతి ఒక్కరూ చూడవచ్చు అందులో ఎన్నో రకములైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆటలు కూడా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లిన వారంతా చాలా బాగుంటుంది అని మేము చాలా నవ్వామని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నవ్వుకోడానికి విశ్రాంతి తీసుకోవడానికి కార్యాక్రమం చేయడానికి కూడా చాలా వినోద క్రే కేంద్రాలు ప్రధానమైనవి కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను